హలో ఏం చేస్తాన్నావురమ్మా హలో

అవ్వ ఇడ్లీ వడ సాంబార్ అన్నీ కావాలారా పూరీ చపాతీ కుర్మా సరమ్మ రార

అవునా రా కుర్మా ఆలుగడ్డ కుర్మ ఉంటుందమ్మ చేస్తావా మాల్ బాగుంటలేవు ఎప్పుడైనా బాగానే ఉంటాయి

అవును అవ్వ మంచిగ పెడతాంరా తల్లి గదయితే కరెక్టుగా నువ్వు అన్నది శుభ్రంగా ఉంచుడు అయితే మాకు కావాల్సింది ఆహా అవ్వ అవునురా

వడ ఇడ్లీ

ఇడ్లీ అవునుగాని ఇడ్లీకే ఎక్కవ

అవునమ్మా అవునురా బాగా వేస్తాడురా నాయన ఉంటుందమ్మా మంచిగుంటుందమ్మా నీకు బోండా ఇష్టమేనారా అమ్మ బోండా ఆలు బజ్జీ ఆలు బజ్జీ

అవునమ్మా అవునురా ఇడ్లీ వడ దోస కుర్మా పురిచెక్కిని అవునమ్మా దోశ మంచిగుంటుందిరా పెసరట్టు ఉప్మా కూడా మం మంచిగుంటుందమ్మ పెసరట్టు ఉప్మా మంచిగుంటుంది

అవునురా పెసరట్టు ఉప్మా సెకిన్ అయితే

అవునురా నాని బాగుంటుందిరా

చాలా బాగుంటాయి బాయ్ అమ్మ